చెప్పండి అవునండి మీకు ఏం కావాలి అవునా తీసుకోనండి ఎక్స్చేంజ్ అయితే చేేయగలం కానీ రిటర్న్ ఆప్షన్ మాత్రం లేదు మీకు అవునండి మీరు ఇక్కడికి తీసుకొస్తే మీకు ఎక్స్చేంజ్ చేసి మంచి బుక్స్ మీకు ఇస్తామంటున్నాం కూడా వచ్చి ఎక్స్చేంజ్ చేసుకోండి లేదు డబ్బులు ఏం కట్టాల్సిన అవసరం లేదు వచ్చేసి మీరు బుక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే అయిపోతుంది ఇది ట్రాన్సాక్షన్ స్లిప్స్ ఏమైనా ఉంటే తీసుకోని రండి తీసుకొని వచ్చేసేయండి షాప్లోనే లైక్ షాప్లోనే ఉంటాం వచ్చేసేయండి ఏమేం బుక్స్ అని చెప్పారు మళ్ళీ ఒకసారి చెప్పండి మాకు రిటర్న్ ఇస్తే డబ్బులేమి కట్టాల్సిన అవసరం లేదు కాకపొతే మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు బుక్స్ని అది మీ టైం అవైలబిలిటీ బట్టేసి రండి వచ్చేసేయండి ఓకే అండి వచ్చేసేయండి